నేను నా ఫోటోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయను అలాగే నాకు ఫోటోలు తీసే సామర్థ్యం కూడా లేదు అదనంగా సామాజిక మాధ్యమం అనేది ప్రజలు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి మరియు వారి అనుభవాలను పెంచుకోవడానికి ఉపయోగించే ఒక మార్గం నేను ఒక వ్యక్తిని మరియు నాకు సామాజిక మాధ్యమంలో ఒకే విధానంగా ముడిపడి ఉన్న అవసరం లేదు అయితే నేను ఇతర వ్యక్తుల ఫోటోలను సామాజిక మాధ్యమంలో చూడడానికి ఇష్టపడతాను ఫోటో ప్రపంచాన్ని మరింత అర్థం చేసుకోవడానికి మరియు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఒక అద్భుతమైన మార్గం ఫోటోలు భావోద్వేగం కథనం మరియు సౌందర్యాన్ని కలిగి ఉండగలవు అవి ఒక వ్యక్తి లేదా సంఘం యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు మీరు ఫోటోగ్రఫీని ఇష్టపడితే మీరు మీ ఫోటోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం ద్వారా మీ పనిని ఇతరులతో పంచుకోవడాన్ని పరిగణించుకోవచ్చు ఇది మీరు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ పనికి గుర్తింపు పొందడానికి ఒక అద్భుతమైన మార్గం